జననేత దివంగత రాజశేఖరరెడ్డి రైతులు అంటే చాలా ఇష్టం మన ప్రియతమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నదాతలు అంటే ప్రేమ అందుకే అన్నదాతలకు ఆర్థిక చేయూత అందించాలని ఏపీ ప్రభుత్వం వైయస్సార్ రైతు భరోసా పథకాన్ని అందుబాటులోకి ఉంచింది ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం అర్హత కలిగి అర్హత కలిగిన రైతు కుటుంబానికి ప్రతి ఏటా పదమూడు వేల ఐదు వందలు అందిస్తూ వస్తుంది ఇప్పటికే చాలామంది రైతులు ఈ స్కీం కింద ప్రయోజనాలు పొందుతూ ఉన్నారు అన్నదాతలు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సులభంగా ఈ స్కీంలో చేరవచ్చు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిది యోజన స్కీం కింద ప్రయోజనం పొందే రైతులు అందరూ ఈ స్కీం కింద ప్రయోజనం పొందవచ్చు పథకంలో చేరాలని భావించేవారు దగ్గర లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి సంప్రదిస్తే సరిపోతుంది ప్రతి సంవత్సరం పదమూడు వేల ఐదు వందలు వైయస్సార్ రైతు భరోసా స్కీం కింద ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా రైతులకు పదమూడు వేల ఐదు వందలు అందిస్తుంది ఈ డబ్బులు ఒకేసారి రావు మూడు విడతల రూపంలో రైతుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా వచ్చి జమ అవుతాయి ఈ స్కీం వైయస్సార్ రైతు భరోసా పీయం కిసాన్ స్కీం అని కూడా పిలుస్తుంటారు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీయం స్కీం కిసాన్ స్కీంతో కలిపి రైతులకు డబ్బులు అందిస్తాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏడు వేల ఐదు వందలు మోడీ సర్కార్ పీయం కిసాన్ స్కీం కింద అన్నదాతలకు ప్రతి సంవత్సరం ఆరు వేలు అందిస్తున్నాయి ఈ డబ్బులు కూడా మూడు విడతల రూపంలో అన్నదాతల బ్యాంకు ఖాతాలోకి చేరుతూ ఉన్నాయి రెండు వేల చొప్పున మూడు విడతలు ఆరు వేల రైతులకు అందిస్తూ ఉన్నాయి ఈ డబ్బులకు అదనంగా ఏపీ ప్రభుత్వం పదిహేడు వేల ఐదు వందలు అందిస్తుంది మొత్తంగా పదమూడు వేల ఐదు వందలు అవుతుంది మూడో ఇన్స్టాల్మెంట్ రూపంలో వైయస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న వైయస్సార్ రైతు భరోసా స్కీం కింద వచ్చే పదమూడు వేల ఐదు వందలు మూడు విడతలు రైతులకు అందుతున్నాయి తొలి విడత కింద ఐదు వేల ఐదు వందలు వస్తాయి రెండో విడత కింద నాలుగు వేలు పొందవచ్చు ఇక చివరి విడత కింద రెండు వేలు వస్తాయి ఇలా మొత్తంగా ముడి విడుదల్లో పీయం కిసాన్ రైతు భరోసా డబ్బులు కలిసి రైతులకు లభిస్తున్నాయి అన్నదాతలు వైఎస్ఆర్ రైతు భరోసా స్కీం డబ్బులు వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోను కూడా చేసుకోవచ్చు దీనికోసం రైతు భరోసా అధికార వెబ్సైట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత నో యుఅర్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇందులోకి వెళ్ళాలి ఇప్పుడు మీరు రైతు భరోసా స్టేటస్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా విండో ఓపెన్ అవుతుంది ఇక ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇప్పుడు మీకు డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలిసిపోతుంది